కృష్ణాజిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ప్రధాన వ్యవసాయ జిల్లా ఈ జిల్లాలో పండించే ప్రధాన పంటలు మామిడి వరి మొక్కజొన్న పత్తి అలాగే టొమాటో మిరియాలు మరియు ఇతర కూరగాయలు ఈ జిల్లాలో పశుసంపద రంగం కూడా బాగా వృద్ధి చెందింది కృష్ణాజిల్లాలో ఇరవై తొమ్మిది లక్షలు పశువులు ఉన్నాయ ఈ జిల్లాలో నీటిపారుదల రంగం కూడా చాలా ముఖ్యమైనది

కోళ్ళు మరియు ఇతర పశువులు కూడా పెంచబడుతున్నాయి కృష్ణా జిల్లాలో నీటిపారుదల రంగం చాలా ముఖ్యమైనది ఈ జిల్లాలో ఇరవై తొమ్మిది టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఇరవై రెండు రిజర్వాయర్లు ఉన్నాయి ఈ జిల్లాలో కృష్ణా నది తుంగభద్రా నది మరియు శబరినది ప్రధాన నదులు ఈ నదుల ద్వారా జిల్లాల్లోని పంటలకు నీరు అందుతుంది కృష్ణా జిల్లాలో వ్యవసాయంలో ఆధునికత సాంకేతికతల వాడకం కూడా పెరిగింది ఈ జిల్లాలో ట్రాక్టర్లు పంట కోసే యంత్రాలు నీటిపారుదల యంత్రాలు మరియు ఇతర ఆధునిక వ్యవసాయ పరికరాలు వినియోగించబడుతున్నాయ